రేడియో టెలివిజన్ ప్రింట్ వంటి మాధ్యమాల్లో తెలుగు భాష వినియోగం చాలా ప్రాముఖ్యత ఉంది అసలు ముఖ్యంగా రేడియోలో తెలుగు భాష వినిపించడం సాంప్రదాయకంగా కొనసాగుతుంది నేను చిన్నతనంలో రేడియోలో పాటలు వినేదాన్ని ఫేమస్ రేడియో స్టేషన్లు ప్రత్యేకంగా ఆకాశవాణి తెలుగు భాషలో వార్తలు చిన్ని చిన్ని కథలు పాటలు ప్రసారం చేస్తూ ప్రజల హృదయాలకు చేరువ అవుతున్నాయి నెక్స్ట్ తర్వాత టెలివిజన్ విషయానికి వస్తే తెలుగు భాషలో అనేక ఛానళ్లు ఉన్నాయి వీటిలో వార్తా ఛానళ్ళు వినోద ప్రోగ్రాంలు సీరియళ్లు సినిమాలు అందుబాటులో ఉంటాయి ఇందులో తెలుగువారికి మాతృభాషలో సరదా సమాచారం అందించేలా ఉంటాయి ప్రింట్ ఇంకా ప్రింటు మీడియాలో కూడా తెలుగు భాష స్థానాన్ని కొనసాగిస్తుంది ముఖ్యంగా ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఇలాంటి ముఖ్య వార్తాపత్రికలు ప్రజలకు తెలుగు భాషలో నిత్యం వార్తలను అందిస్తున్నాయి రోజువారిగా వార్తలు మనము ఇలాంటి న్యూస్ ఇలాంటి తెలుగు వార్తాపత్రికాల్లో మనం వింటున్నాం చూస్తున్నాము సాంకేతిక అభివృద్ధి చెందుతున్న కొద్ది డిజిటల్ మాధ్యమాల్లో కూడా తెలుగు భాష వినియోగం పెరిగిపోతున్నది ఇప్పట్లో సాంప్రదాయ మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వెబ్సైట్లో యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్లో కూడా తెలుగు కంటెంట్ విస్తరిస్తుంది మొత్తానికి రేడియో టెలివిజన్ ప్రింట్ మీడియాల ద్వారా తెలుగు భాష ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా ఇది మరింతగా విస్తరించాలని అనుకుంటున్నాను నేను